సార్ చెప్పండి నమస్తే సార్ అవునండి మీ పేరు ఎవరు మీరు చెప్పండి సార్ ఎందుకు కాల్ చేశారు చెప్పండి సార్ అయితే ఆహా మీరు పెయింటింగ్ వేయించుకునే పనికి కూలికాా లేపోతే గుట్టకి ఇస్తారా సార్ అయి అయితే ఇల్లుని నేను చుడాాలి సార్ ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చిన్న కాల్ చేయండి సార్ వస్తాం సరే సార్ ఓకే థ్యాంక్స్ సర సార్ సరే సార్ భద్రాచలం వస్తే కాల్ చేస్తాం ఒకసారి కాల్ ఎత్తేయండి సరే సార్ ఓకే థ్యాంక్యూ సార్